హలో నమస్తే అండీ ఓకే అండి వస్తున్నానండి ఓకే అండి నేను చెప్తానండి ఏ ఏ రకాలు అయిన బూట్లు ఉన్నాయండి నాకు నా పిల్లలకి కూడా కావాలండి అందుకే చూడ్డానికని వచ్చాను వాటి ధర ఎలా ఉంటుంది అలాగే వాటి నాణ్యత ఎలా ఉంటుందండి ఏది ఉంటాయండి ఓకే అండి అవునండి చాలామంది చెప్పారనే మీ షాపుకి రావటం అనేది జరిగిందండి హోల్సేల్ షాప్ కూడా అని చాలామంది ఫ్రెండ్స్ బంధువులు కూడా చెప్పారు అందుకే మీ షాప్కి వచ్చానండి నాకు ఏంటంటే వాకింగ్కి వెళ్ళే షూస్ కావాలండి అలాగే మా ఆయన గారు ఏంటి ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కావల్సిన ఈ బూట్లు కావాలని వచ్చానండి సరే ధరలే కొంచెం ఎట్టేట్టో ఉంటాయేమో అని ఆలోచిస్తున్నానండి సరే అలాగేనండి అలాగేనండి అలాగే నా అలాగేనండి నాకు రోజువారి వాడే చప్పల్స్ కూడా కావాలి అవి కూడా చూపించండి అలాగేనండి పిల్లలకి ఓకే అండి ఆ ఆ బ్ల్యాక్ కలర్ బూట్లు ప్యాక్ చెయ్యండి ఇంకొకటి వచ్చి

వేశారు చెప్పులు వచ్చి నాకు గోధుమ రంగు కలరు చెప్పులు అంటే ఇష్టమండి అవి ప్యాక్ చెయ్యండి ఓకే తప్పకుండా అండి చాలా అన్నిట్లోనూ ధన్యవాదాలు అండి